పోలీసులు ఎలాంటి అవ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల మంది బలగాలను నేహపరించారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇలా ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టంగా చేశారు అవన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు ఇతర పార్టీలు ప్రభుత్వం కార్యాలయాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు కార్యాలయానికి వెళ్ళే సర్వీస్ రోడ్డును పోలీసులు మూసివేశారు విజయవాడ గుంటూరు వెళ్ళే అన్ని రహదారుల్లో పోలీసులు చాలా వేచి చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ మరియు ఇతర పోలీస్ బలగాలు సేవలోకి వచ్చాయి పోలీసులు హైవే మీదుగా విజయవాడకు తరలించడంతో చాలా ఇబ్బంది పడ్డారు పోలీస్ వారు ప్రతిపక్షనేత అర్షతో అప్రమత్తమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు మంత్రులు పార్లమెంట్ సభ్యులు ఇలా రాద్ధాంతం చేశారు దీనితో పోలీసుశాఖ చాలా జాగ్రత్త పడింది అవన్నీ కూడా పోలీసులు పట్టించుకోకుండా ఇతర పార్టీలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఎన్నో ఏర్పాట్లు చేసి చాలా కార్యక్రమాలకి సర్వీస్ రోడ్డును పోలీసులు మూసివేయబడ్డాయని విజయవాడ పోలీసులు తెలిపారు గుంటూరు రహదారుల్లో పోలీసులకు ఎలాంటి ఆలోచన లేదని ఆంధ్రప్రదేశ్ స్పెషలిస్ట్ పోలీస్ ఆఫీసర్ వీళ్ళతో అన్నారు ఇలా అనడంతో పోలీసులు హైవే మీదగా వెళ్ళారు